ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులకు పాడడానికి సంగీతం ఆనందించడానికి ప్రసిద్ధికరమైన బార్లు ఇంకా రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి మన స్థానిక పాటలు ఎంపికకు ఇంకా ధరలకు కూడా ఎంతో సహాయపడతాయి ఉదాహరణకు విజయవాడలో బార్లు రెస్టారెంట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ జరిగే వేడుకలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరుగుతాయి ఏ వేడుక అయినా సరే సంగీతంతోనే ప్రారంభిస్తారు మన జాతీయ పాటలు పాడటానికి అయినను లేదా సినిమా పాటలు పాడటానికి అయినా కూడా పా సంగీతంతోనే ప్రయోగిస్తారు ప్రతి ఒక్క వేడుకలో సంగీతం లేకుండా ఏ ఒక్క ప్రయాణం కూడా సాగదు మనం ప్రయాణం చేసే ప్రతి సమయంలో కూడా మన ప్రయాణంలో అలసట లేకుండా సంగీతాన్ని వింటాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నో కేంద్రాలలో పాటలు నేర్పిస్తారు జాతీయ పాటలు నేర్పిస్తారు పాటల రాగాలు ఎలా తీయాలో కూడా నేర్పిస్తారు ఇలా ఆనందకరమైన ప్రసిద్ధిని చెందుటకు ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి చెందింది పర్యాటకులు ఈ య సంగీతాన్ని వినడానికి ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంది తరలి వస్తారు మన రకరకాల సంగీతకారులు కూడా రకరకాల రాగాలతో ఎంతో ఆనందంగా వినసొంపుగా ఉండే పాటలను రచించి మనకి వినిపిస్తారు ఈ వేడుకలని ఈ వేడుకలని రకరకాల ప్రాంతాలలో వేడుకలుగా జరిపిస్తారు